భావన జస్లిన్ రియా మిల గ్రోస్ చెప్పల వీర వెంకట సత్యనారాయణ కుమార్ ఈది ఝాన్సీ లక్ష్మీబాయి నందమూరి తారక రామారావు చల్లబోయిన సాయి వర్మ తేజ